రైతులు గమ్ టీ విక్రయధర నిర్ణయించడం ఎలా అంటే ఇప్పుడు మేము వరి పండిస్తాం మేమే వ్యవసాయం కాబట్టి మేం వరి పండిస్తూ ఉంటాం ఆ వరిని

ఫస్ట్ ఫాల్ట్ అనేసి మళ్ళీ మధ్యలో చుట్టూ తోసి గీసి మొత్తం ఎత్తిందే ఒక క్వాలిటీ అని ఆఖరికి జల్లించి జల్లించి జల్లించింది అంతా ఆఖరికి అది మూడో క్వాలిటీ అనేసి మూడు క్వాలిటీగా దాన్ని విభజిస్తారు మూడు రకాలుగా విభజించి మొదటి రకం మంచి ధరగానూ దాంట్లోనూ బాగా ఎండించి ఎండబెట్టి బాగా ఎండ బెట్టి జల్లించి మంచిగా ఉండే చూసి ఆ వడ్లని చూసి దాన్ని నలిపి చూసి దాన్ని బాగా రెండు నమిలి చూసి దాన్ని బట్టి ఆ రేటు తడి వడ్ల పొడి వడ్ల అనేసి చూసి దాన్ని బట్టి దానికి రేటు నిర్ణయిస్తూ ఉంటారు మొదటి రకానికి ఒక రేటు మంచి రేటుగా ఉంటుంది రెండవ రకం ఒక రేటు మూడవ రకం ఒక రేటుగా ఒక ధరగా మొదటి రేటు మొదటిది ఒక ధర రెండవది ఒక ధర మూడవది ఒక ధర లాగా అట్లా ధరని నిర్ణయిస్తూ అది తీసుకొని వచ్చి ఎత్తుకొనిపోయి ఎక్కువ మాకు ఎక్కువ పండుతుంది కాబట్టి అట్లే ఎగుమతి చేస్తూ ఉంటాం ఎగుమతి చేసి మళ్ళీ ఇక్కడ ఉండే వరినిచ్చి బియ్యాలుగా తీసుకొనేసి ఆ బియ్యం ద్వారా మేము ఒక పది మందికి ఒక ఉపాధి కల్పించడం దాన్ని ఇంకొక నలుగురు అమ్మడం ద్వారా అట్లా ఉపాధి కల్పించడం అయి చేస్తూ ఉంటాం ఇట్ల మేము అది నాణ్యత ధరను ఇచ్చి చేయడం జరుగుతుంది ఎక్కువగా పండడం వల్ల మేము అట్లే ఎత్తుకొని పోయి హోల్సేల్లో అట్లే ఇచ్చేస్తూ ఉంటాం కమిటీ మండీలో కాని పెద్ద పెద్ద గోడౌన్లో కాని పెద్ద పెద్ద మండీలో గోడౌన్లో ఎత్తుకొని పోయి ఇవ్వడం వాళ్ళక్కడ చూసి దాన్ని చెక్ చేసి దాన్ని బట్టి ధరను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు పెట్టేదే వాళ్ళు చెప్పేదే ధర అన్నట్టుగా ఉంటుంది కనుక వాళ్ళు ధరను ఇచ్చి మన గవర్నమెంట్ రేట్కి తగినట్టుగా గవర్నమెంట్ ధరకి తగినట్టుగా వాళ్ళని చూసి ఆ రేట్ చెప్తారు ఇదిట్లుంది ఇది తడిగా ఉంది ఇది కొంచెం బాగా ఎండిపోయి ఉంది ఇది సరిగా ఎండలేదు అన్నట్టుగా ఒక్కొకటి చూసి అనే ఆ మూటని పట్టి మూటలు విప్పి చూసి చెక్ చేసి ఇది ఈ వడ్లు దానికి పేర్లు చెప్పి సంబా వడ్లన్నట్టుగా దాని దాని వడ్లు పేర్లు చెప్పి ఈ వడ్డు ఈ రేటు పోతుంది ఈ వడ్లు ఈ వరి ఈ రేటు పోతుంది అన్నట్టుగా ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్పి అలా వాళ్ళు రేట్లు నిర్ణయిస్తూ ఉంటారు దాంట్లో కూడా మంచిగా బాగా ఎండిపోయింది తడిగా ఉండేది అట్లాది ఆ వడ్లు పేర్లను బట్టి ఆ వడ్లు యొక క్వాలిటీని బట్టి రేట్లుంటాయి ఆ క్వాలిటీలో వాళ్ళు చెక్ చేసి వాళ్ళు దాన్ని చెప్తారు అట్లా ధరను నిర్ణయించడం ఆ ధరను అట్ల మేమిచ్చి మేం తెచ్చి మేము నలుగురికి ఉపాధి కల్పించడం అక్కడ నుంచి తెచ్చుకొనేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ అమ్ముకోవడం ఉపాధి కల్పించడం అలాగే జరుగుతూ ఉంటుంది ఇలాగ ఎగుమతులు దిగుమతులు చేయడము ధరలు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది